మీ ప్రాంతంలో వినోద కార్యకలాపాలు ఉంటాయా ఉంటాయి మా ప్రాంతంలో వినోద కార్య కలాపాలు అంటే ఎక్కువ గుర్తొచ్చేది మన సంక్రాంతికి వచ్చే కోడి పందాలు కోడిపందాలు సంక్రాంతికి సంక్రాంతికి వచ్చే కోడిపందాలు

మా మా చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా మా ప్రాంతం దగ్గరకి వచ్చి కోడిపందాలు ఆడుతారు కోడి పందాలకి మా ప్రాంతం పెట్టిన పేరు కోడిపందాలు కోడిపందాలు చూడడానికి కూడా చాలామంది వస్తారు ఎక్కడి నుంచో మా ప్రాంతం దగ్గరికి వచ్చి కోడి పందాలు చూస్తారు అలాగే మా ప్రాంతంలో ఎడ్ల పందాలు ఎడ్ల రే ఎడ్ల రేసింగ్ పందాలు అవి కూడా బాగానే ఉంటాయి ఇక చాలామంది పాల్గొంటారు గెలిచిన వారికి రెండు ఇరవై ట్వంటీ థౌసండ్ కాష్ బహుమతి కూడా ఉంటుంది అందులో మా చుట్టుపక్కల ఉన్న పది గ్రామాల నుంచి పాల్గొంటారు ఎడ్ల పందాలు చూడడానికి చాలా సరదాగా ఉంటుంది మేము ప్రతి సంవత్సరం ఎప్పుడు సంక్రాంతి వస్తుంది ఎప్పుడు ఎడ్ల పందాలు కోడిపందాలు చూడాలి అని వెయిట్ చేస్తాం ఒక్కో సంవత్సరం ఒక్కోలాగా సెలబ్రేట్ చేసుకుంటాం మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అలాగే మాకు ఎడ్ల పందాలు కోడిపందాలు అంటే ఎంతో ఇష్టం

అలాగే మా సంక్రాంతి వచ్చింది అంటే కోడి పందాలు ఎడ్ల పందాలుతో పాటు మా గ్రామంలో జూదం ఎక్కువగా ఆడుతారు జూదం ఎలా ఎప్పటికీ ఆడుకుంటూనే ఉంటారు అలాగే సంక్రాంతి వినాయక చవితి ఈ రెండు రెండు పండుగల అప్పుడు మాత్రం జూదం చాలా బాగా ఘోరంగా ఆడుతారు

ఈ సంవత్సరం ఒక యాభై వేలు దాకా నష్టపోయాడు కోడి పందాలు అవి ఆడొద్దు అంటే వాళ్ళు వినరు సరదాగా మేమైతే మా ఫ్రెండ్స్ నేను మా అన్నయ్య మేము చూడడానికి వెళ్తాం అప్పుడే కోడి పందాలు అలాగే అక్కడ చాలానే తిరుగుతాం కొనుక్కుంటాం ఎంజాయ్ చేస్తాం ఇంకా ఎవరైనా వచ్చి మా ఇంటిదగ్గర ఒకచోట కూర్చోని మాట్లాడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తాం మేము సరదా సరదాగా నెత్తి పగులకొట్టుకుంటాం మా ఊర్లో ఏదైనా చిన్న గల్లీ ఫైట్స్ ఉంటే చాలా చాలా చూసుకుంటు ఉంటాం చిన్నచిన్న ఫైట్లు ఇలాంటివి అంటే మాకు చాలా ఇష్టం మేము ఇప్పటికీ చూస్తాం అలాగే ఈ కోడి ఈ వినోదాల గురించి అనుకుంటే వినోద కార్యకలాపాల గురించి అంటే నేను అలా అని ఏమీ లేదు మేము ఇప్పటికీ నఫ్ నవ్వుకుంటూనే ఏదైనా ఒకటి చేసుకుంటూనే ఎప్పటికీ ఇక్కడనే ఉంటే అది మా మీ మా ప్రాంతంలో కార్య వినోద కార్యకలాపాలు ఇలా జరుపుకుంటారు